మా కుటుంబంలో అమ్మ నాన్న నేను ఇద్దరు తమ్ముళ్లు ముగ్గరు చెల్లెళ్లు ఉండేవాళ్ళం అయితే నాన్న ఉద్యోగం చేస్తూ పోలీసు ఉద్యోగం చేసేవారు అమ్మ ఇంట్లోనే ఉండేది పిల్లలని అందరిని చక్క పెట్టుకోవడం స్కూల్కి పంపించడం వచ్చిన తర్వాత వారి ఆలనా పాలనా చూడడం అన్నీ చేసేది అయితే పిల్లలు ఎదిగే కొద్ది ఒక్కొక్కరొక్కరికి పెళ్లిళ్లు అయిపోయాయి పెద్దవాళ్లు అయిపోయారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అందరూ ఎవరి కుటుంబాల్లో వాళ్ళకి ఏర్పడ్డాయి అయితే కాలక్రమేణ తల్లిదండ్రులు కూడా దేవుడు సన్నిదానానికి వెళ్లిపోయారు అయితే ఇప్పుడు మరి ఎవరి సంసారాలు వాళ్లయి నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాపకి మేము పెళ్లి చేసేసాము అ పాపకి ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ మా అబ్బాయి పెద్ద వాడయ్యాడు చదువు అయిపోయింది ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు అయితే ఇక్కడ మన మరి నేను ఇంట్లో ఉండి నా పనులు అయ్యి చక్క పెట్టుకోవడం పిల్లల్ని చూసుకోవడం చేస్తునాను ఇంకా నా ఫ్రెండ్స్ విషయానికి కొస్తే చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ సరదాగా ఉండే వాళ్ళము కాలేజీకి వెళ్లేటప్పుడు ట్యూషన్స్కి వెళ్లి వచ్చేటప్పుడు మరి ఎంతో సరదాగా ఉండేది అయితే ఇప్పుడు కూడా కాస్త ఫ్రెండ్స్ కూడా మంచివాళ్లే కానీ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వాళ్ల పనులు వాళ్ళవి నాకు ఉన్నారు ఫ్రెండ్స్ ఈయనకి ఉన్నారు మా పిల్లలకి ఉన్నారు అందరూ మంచివాళ్ళు మంచి ఫ్రెండ్స్